పాత రోజుల్లో అయితే భాగవతం చాలా పురాణాల గురించి విన్నాను కానీ ఈ రోజుల్లో అవన్నీ చాలావరకు తగ్గిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు పాత వాళ్ళు వాళ్ళకు తెలుసు వాళ్ళు అన్నీ చూసొచ్చారు గాబట్టి వాళ్ళు చెప్ చెప్పిండ్రు కానీ ఈ ఈ చేయి ఈ జనాలు అయితే పట్టుకోవట్లేదు అవి ఇవి ఇప్పుడైతే నేను ఈ మధ్య కాలంలో చూసిందేదైతే మా ఊర్లోనే ఎక్కడో ఎందుకు మా ఊర్లోనే ఒక ఆట ఏషిర్రు ఆట అంటే ఇప్పుడు నీలారెడ్డి వేషం ఇట్లా ఉంటాయి కదా ఆ ఆట ద్వారా సమాజంకి కొన్ని విలువలనేది నేర్పిస్తున్నారు ఏంటంటే ఆ కాలంలో ఏం జరిగినాయి ఇప్పుడు నీలా రెడ్డి వేషం మా నాననే సొంత మా నాననే నీలారెడ్డి వేషం ఏషిండు ఏందంటే మా ఊర్లోనే అది ఎప్పుడంటే సంక్రాంతి పండక్కు అనుకుట్టా సంక్రాంతి పండక్కే అప్పుడేషిండు ఇప్పుడు పాత కాలంలో ఎల్లమ్మ వీళ్ళందరు ఉంటారు గదా వీళ్ళ గురించి చెప్పేసి ఆటేషిండు ఇప్పుడు అంటే ఆ ఆ కాలంలో వాళ్ళు ఎట్లా నడుచుకున్నారు వాళ్ళు ఏం చేషిర్రు వాళ్ళెట్లా రాజులయ్యిరు వాళ్ళు ఎంత మందికి సేవలు చేషిర్రు ప్రమాదం చేషిర్రా లేకపోతే ఆదుకున్నారా ఇప్పుడా కాలంలో అంటే రాజులు రాజులు అన అనగానే వాళ్ళు సేవాభావంతోనే కూడి ఉంటారు కదా సేవా భావంతోనే కూ కూడి ఉంటారు వాళ్ళు రాజులనగానే ఇప్పుడు దాని గురించి ఆట్ అంటే ఆ కాలంలో ఎట్లా పంటలు పండిచ్చేది ఎట్లా ఎట్లా బతికేదసల్ జీవనోపాది జీవనోపాదం ఎలా ఉండేది అనే దాని గురించి మా ఊర్లో అయితే ఆటేషిండ్రు ఆ ఆట ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే అరే ఆ కాలంలో అంట్లున్నారు కదా అట్ల చేషి బతికిరు అన్ చెప్పేషి నేను చాలా వరకు నేర్చుకున్నా అనుభవాలను అన్నీ అరే అట్ల ఉండాలి మనుషులతో అట్ల బతికిర్రు అంత కష్టపడి అంత కష్టపడి బతికిర్రు కదా మనం గూడా ఇప్పుడు అట్లా అంతే కష్టపడాలి చాలా వరకు అయితే మొత్తం పాత కాలం గురించే మొత్తం అక్కడ వివరించిరనమాట ఇప్పుడు ఎల్లమ్మ దేవత మారెమ్మ అని అన్నీ దేవతలు వచ్చేసి ఆటేషిరు అంటే మనుషులే ఆ విధంగా ఆటేషి ఆ అనుభవం చెప్పిరు వాళ్ళకి జరిగిన అన్భవాలు ఆట ద్వారా నేర్పించిరు ఇట్లయ్యింది ఇట్లా ఇట్లా బతికిరు అన్ చెప్పేసి వాళ్ళు చెప్పిరనమాట ఇది అంటే ప్రజలకి సందేశం ఇచ్చిరు అప్పుడయితే అందరూ మా ఊరు మొత్తమైతే అక్కడనే కూర్చోని మొత్తం నైట్ ఎంత టైం ఒకటి మూడు మూడయ్యింది అనుకో మూడింటి వరికి ఆటేసి వేసి వేసి అందరి జనాలు కూడా ఆడ్నే బాగా చాలా ఇంట్రస్టింగ్ అంటే చాలా కుతూహలంగా నెక్స్ట్ తర్వాతకి ఏమైతుందో ఏమైతుందో అని చెప్పేసి అందరు వేచి చూస్తున్నారు ఆ ఆట ద్వారా అట్లా వేచి చూషిండ్రు అంటే ఆ ఆట ద్వారా అయితే నేనైతే చాలా అనుభవాలు నేర్చుకున్నా ఎందుకంటే అట్లా బతకాలి కదా అట్లుండాలి అట్లా వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఆ కాలంలో అసలు ఈ కాలంలో ఉన్నట్టు ఆ కాలంలో లేదు కదా కరెంటు ఉండకపోయేది ఏం ఉండకపోయేది అసలెట్ల బతికిరో ఏమో నాకే ఆశ్చర్యమైతాది ఇప్పుడు కొద్దిసేపు కరెంట్ లేకపోతేనే మనం బతకలేం అసలు ఉండలేం ఉండబుద్దే కాదు అట్లాంటిది ఆ కాలంలో కరెంట్ లేకుండా ఎన్ని రోజులు అసలు ఎట్లా తినడానికి కరెక్ట్ ఫుడ్ లేదు ఏవో ఆకులు అలమలన్ జెప్పేషి అవి దినుకుంటా ఉండేది అట్లా చాలా వరకు అనుభవాలనైతే నేను నేర్చుకున్నా ఆట ద్వారా అయితే